చెప్పండి నమస్తే అండి ఎవరు కావాలండి అహ అవునాండి సరెండీ అంటే మీకు వచ్చి ఇప్పుడు ఇక్కడ సాంప్రదాయాలు పద్ధతులు ఏంటి అంటేనండి సంవత్సరంలో మొదటిగా వచ్చేది సంక్రాంతి అండి అది జనవరి నెలలో ఉంటుంది అది నాలుగు రోజుల పండుగ అండి ముఖ్యంగా మూడు రోజులు అందరు నాలుగు రోజులు జరుపుకుంటారు అండి ముక్ ఆ మూడు రోజుల్లో ఫస్టు రోజేమో భోగి అంటారండి ఆ భోగి ఏంటి అంటే వారి ఇంట్లో ఉన్న పాత సామాను గట్రా అన్నీ మంటలో వేసి కాల్చి పాతవి అన్నీ ఇంక వదిలించేసుకుని మనం పాతవి అన్నీ ఎలాగైతే అగ్నిలో పడేశారో ఇంక వారి యొక్క మనసులో ఉన్న బే పాతవి యొక్క కక్షలు బా భేదాలు అవి ఏమైనా మనస్పర్ధులు ఏమైనా ఉంటే అన్నీ కూడా అగ్నిలో వేసి మళ్ళీ కొత్త మనసుతో సంవత్సరం ప్రారంభిద్దాము మళ్ళీ బాగా అందరితో కలిసి మెలిసి ఉండాలని చెప్పి ఆ భోగి పండుగలో అన్నీ వేసి కాల్చి ఈ ఆవు పేడతో తయారు చేసిన పిడకలు అనేవి ఉంటాయండి వాటితో చలి కాచుకుని నీళ్ళు అనేవి కాచుకుని వాటితో తలస్నానాలు చేస్తారండి స్త్రీలు పురుషులు ఆ తరువాత రోజు వారి యొక్క సంక్రాంతి ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళ యొక్క చుట్టాలని కొత్తగా పెళ్ళైతే కనుక వాళ్ళ అల్లుళ్ళని గట్రా ఇంటికి పిలిచి కొత్త బట్టలు గట్రా కడతారండి పెట్టి ఈ చాలా సరదగా ఆ రోజంతా ఏంటంటే సరదాగా ఇంట్లో వాళ్ళే మాత్రం రెండో రోజుని రెండో రోజుని వాళ్ళ ఇంట్లో వాళ్ళే సరదాగా ఆటలు ఆడుకోవటం ఏదైనా సినిమా చూడటం అంటే అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి సరదాగా ఎంజాయి చేస్తారండి వాళ్ళింట్లోని మాత్రం లేదంటే వాళ్ళ ఇష్టం అందరూ కలిసి బయటకి వెళ్తే వెళ్తారు మూడో రోజుని కూడా అంతేనండి అందరు కలిసి పూజ చేసుకుంటాము గట్రా చేస్తారండి నాలోగో రోజు పూజ చేసుకుని నీచు ఆ మూడు రోజులు నీచు అనేది తినరు అండి ఆ నాలుగో రోజు తింటారండి నీచు అనేది వారి ఇష్టమండి ఎక్కువ కోళ్ళను కోసుకోవడం నీచు మాంసం అనేది నాలుగో రోజునే ముట్టుకుంటారు అండి అదికూడా కొంతమంది చాలా బాగా చేస్తారండి తరువాత వచ్చి ఉగాది అండి అది చాలా మంచి కల్చర్తో సాంప్రదాయాలతో చేస్తారండి స్త్రీలందరూ గట్రాను వో ఉగాది అనేది ఈ యొక్క హిందూ మత ఆచారం ప్రకారం నూతన సంవత్సరం వచ్చిందని ఆచరిస్తారండి ఉగాది అనేది ఆ ఉగాదికి ఏంటంటే ఉగాది పచ్చడి అనేది ఒక సాంప్రదాయం మైనదండి ఇది అది స్త్రీలందరూ తయారు చేసి పూజ చేసుకుని అందరు ప్రసాదంగా స్వీకరిస్తారు ఇంకో పెద్ద పండుగ అంటే దసరా అండి దాని తరువాత వచ్చి క్రిస్మస్ ఉంటుందండి ఈ క్రిస్మస్ తొమ్మిది రోజులండి ఇది మామూలుగా పూజ కార్యక్రమాలు గట్రా చేసుకుంటారు అండి ఇది ఎక్కువ మాల వేసుకున్న వాళ్ళు గట్రా చేసుకుంటారు ఆ తరువాత వచ్చి క్రిస్మస్ అండి క్రిస్మస్ ఏంటంటే ఇది ఒక పెద్ద పండుగ అండి ఇది ఏంటంటే ప్ర మీకు కూడా తెలిసే ఉంటుంది ప్రపంచమంతా జరుపుకుంటారు అండి క్రిస్మస్ అంటే ప్రపంచ దేశాల్లో ప్రతీ దేశంలో జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక చాలా బాగా జరుగుతుందండి ప్రతీ ఊరులో ప్రతీ రోజూ జరుగుతుందండి ప్రతీ ఒక్క ఊరులో ఏదొ రోజు ఒక్కో దిక్కున ఒక్కో రోజు ఒక్కో దిక్కున ఆ ఊరులో ఏదో ఒక దిక్కున జరుగుతూనే ఉంటుందండి అంత బాగా జరుగుతుందండి కొన్ని కొన్ని చిన్న చిన్న పంగాలు కూడా చాలా బాగా అందంగా చేసుకుంటాయండి ఘనంగా చాలా బాగుంటాయండి చేసే డాన్సులు కానీ అవునండి అంటే క్రీస్తు పుట్టిన రోజుని ఆ రోజు సందర్భంగా సంతోషంతో ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజు జరుపుకుంటారండి అదేనండి

నెలంతా ఎక్కడో ఒక దిక్కున అలా జరుగుతానే ఉంటుందండి వచ్చే నెల ఎలాగా డిసెంబరే కాబట్టి మీకు కుదిరితే ఎక్కడైనా చూడండి పండుగ చాలా బాగా చేస్తారండి సరే అండి